సార్ నమస్కారం సార్ సార్ చెప్పండ్ సార్ సార్ చెప్పండి సార్ అవును సార్ అవును సార్ విజయవాడ నుంచి కరెక్టుగా హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది సార్ ఏర్పాటుంది సార్ విజయవాడ మీరు ఒక ట్రైన్కి వస్తే విజయవాడ రైల్వే స్టేషన్లో దిగితే మీకు కరెక్ట్గా కారు ఇక్కడ ట్రావెల్స్ది ఏర్పాటు చేస్తాము మీరు కరెక్ట్గా హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది సార్ మీరక్కడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు లేదు సార్ అక్కడ ఏమీ ఉండదు సార్ మీరు అక్కడ దర్శనం చేసుకున్న తరువాత మళ్ళీ విజయవాడకి వచ్చేయాల్సిందే అక్కడ స్టే చెయ్యడానికి మొత్తం వసతులు అనేవి లేవు సార్ దాదాపు ఒక త్రీ అవర్స్ పడుతుంది సార్ ఇక్కడ నుంచి విజయవాడ నుంచి అవును సార్ అవును అన్నదానం ఉంటుంది సార్ అన్నదానం ఉంటుంది అన్నదానం ఉంటుంది కాకపోతే స్టేయింగ్ ఒకటే ఉండదు నైట్ స్టేకి ఇక్కడ లాజింగ్స్ ఏమి సౌకర్యాలైతే ఏమీ లేవు అన్నదానంలాగా అన్నం తినేసి మళ్ళీ బయల్దేరొచ్చు సార్ మీరు అదే కార్లో సార్ తప్పనిసరిగా తప్పనిసరిగా సార్ తప్పనిసరిగా సార్ మీరు ట్రైన్కి వస్తారా లేదంటే బస్కి వస్తారా సార్ హైదరాబాదు నుంచి ట్రైన్కొ ఓకే సార్ ఓకే ఓకే సార్ తప్పనిసరిగా సార్ సరే సార్ వెల్కమ్ సార్